హలో ఇది సాక్ పేట్ అడ్రసు ఎట్లా పోవాలి కొంచెం దారి తెలవడం లేదు మేము వికారాబాద్ సైడ్ బస్లో కాదు బస్లో కాదు మేము కార్లో పోవాలి

సరే కానీ అది ట్రాఫిక్స్ ఎక్కడ తక్కువ ఉంటారు ఆ రూట్లో ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా

అదే కొంచెం తెలియడం లేదు చిన్న చిన్న దారిలాగా సెపరేట్లాగా ఉంటాయి చూడు అక్కడి నుంచి చెప్తే తొందరగా వస్తుంది అక్కడ ఉండి అట్లా చెప్తే మేము వెళ్తాం లొకేషన్ ద్వారా కాదు మీరు అడ్రస్ చెప్తే మేము వెళ్తాం అనుకుంటున్నం

సరే అయితే